పిల్లల్ని స్కూల్కి పంపించడం లేదు ఏంటండి ఎన్ని రోజుల నుంచి అలాగే చెప్తున్నారు పంపించడం లేదు ఎందుకండి మండే నుండి పంపిస్తారా అదే మరి అడుగుదామని కాల్ చేసినాం ఏమి చదువుతున్నారో ఏమి చేస్తున్నారో కనీసం ఇంటికి వచ్చినాక బుక్స్ పడుతున్నారా గేమ్స్ ఆడుతున్నారా ఏమన్న చేస్తున్నారా బుక్స్ పడుతున్నారా ఏంటండి ఇంకా ఏమి చేసుకోవాలి మీ పిల్లల యొక్క మార్క్స్ మెమో చూసారా అండి లాస్ట్ టైమ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో అదే మరి ఎందుకు ప్రాబ్లం వాళ్ళకు చదువు రాదా మరి అంతేనా మరి ఏమి చేస్తారు అండి మీరు మీ పిల్లల్ని మా స్కూల్ ఉంది కదా మా స్కూల్లో మంచిగా చెప్తుర్రు మా స్కూల్లో బాగా చదువుతున్నారు మరి ఇంటికి వచ్చినాక ఏమవుతుందో మీరు శ్రద్ధ చేస్తేలేరు కావచ్చు అసలు మీరు ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ ఎలా పెడుతున్నారు అండి మరి

ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ ఎలా పెడతారు అండి మార్క్స్ బట్టే మార్క్స్ మార్క్సు చూసి కదా మీరు సైన్ పెట్టాలి మీరు ఎట్లా పెడుతున్నారు అసలు సైన్ అట్ల పెడితే ఎట్లా అండి ముందే తెలుసుకోగలగాలి మరి ఎట్లా మరి పిల్లలకి ఎక్కడన్న అన్నీ మీరు అన్నంత మార్కులు వస్తాయా మరి ఎందుకండి అలా వస్తుంది ఆ అందరికి అట్లా అంతే అంటావా ఏమి చేస్తారు అండి స్కూల్కి పంపించక రేపు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు మరి ఎట్లా ఇంకా అంతే అంటర్ర ఓకే అండి మరి